నాకు ఇష్టమైన పుస్తక సిరీస్లో ఒకటి ది హారి పోటర్ ఈ పుస్తకాలు నాకు చాలా ఇష్టం ఎందుకంటే అవి చాలా ఆసక్తికరమైన కథ స్పూర్తి దాయకమైన పాత్రలు మరియు అద్భుతమైన ప్రపంచాన్ని కలిగి ఉంటాయి ఈ పుస్తకాలను నేను పదేపదే చదివాను మరియు ప్రతిసారి కొత్త విషయాలను నేర్చుకుంటాను ది హ్యారీ పోర్టర్ సిరీస్లోని ప్రధాన కధ ఒక యువ అబ్బాయి హ్యారీ పోర్టర్ అతని జీవితం మొత్తం అతని మాయ మామయ్యా మరియు మామయ్యతో కష్టపడుతున్నాడు అతను తన నిజమైన గుర్తింపు గురించి తెలుసుకుంటాడు అతను ఒక మంత్రగాడు హరి హం వర్డ్స్ మాక్స్ స్కూల్లో చేస్తాడు మరియు అతని స్నేహితులు రోన్ వెస్లీ మరియు హెర్మియోన్ గ్రాంగర్తో కలిసి అతను మంత్ర శాస్త్రం మరియు జీవితం గురించి నేర్చుకుంటాడు ఈ పుస్తకాలు చాలా ఆసక్తికరమైనవి ఎందుకంటే అవి ఒక ఊహాత్మక ప్రపంచం గురించి చెబుతాయి ఇది మన మనస్సుల్లో జీవిస్తుంది హాంగోస్ స్కూల్లో మరియు అక్కడ జరిగే వింతలు మరియు అద్భుతాల గురించి ఆలోచించడం ఆనందంగా ఉంటుంది పుస్తకాలలోని పాత్రలు కూడా చాలా ఆసక్తికరమైనవి హరి రోమ్ మరియు హెర్మియోన్ చాలా స్నేహపూర్వకంగా మరియు ధైర్యంగా ఉంటారు మరియు వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ది హరి పోటర్ సిరిస్లో చాలా స్ఫూర్తిదాయకమైనవి పుస్తకాలు మీరు మీ సొంత కలలను అనుసరించాలని మరియు ఎల్లప్పుడూ మంచి విషయాలను చేయాలని ప్రోత్సహిస్తాయి హరి తన జీవితంలో ఎదుర్కొన్న అనేక సవాలను అధిగమిస్తాడు మరియు అతను ఎల్లప్పుడూ మంచి మరియు న్యాయం కోసం పోరాడాడు నేను ది హారీ పోటర్ సిరీసును చాలాసార్లు చదివాను మరియు ప్రతిసారి కొత్త విషయాలను నేర్చుకుంటాను ఈ పుస్తకాలు నాకు చాలా ఇష్టం మరియు నేను వాటిని మళ్లీ చదవడానికి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాను